ఒక ప్రాంతంలోని పరిశ్రమలు మూతపడితే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఉద్యోగ నష్టం జరుగుతుంది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు జీవనాధారం నిలిచిపోతుంది ఆర్థిక ప్రభావం స్థానిక వ్యాపారాలు హోటళ్లపై ప్రభావం చూపుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మరియు ప్రవాసం అంటే పని లేక స్థానికులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తారు మరియు ఆస్తుల విలువలు తగ్గిపోవటం పరిశ్రమల మూసివేతతో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయి మరియు స్థానిక సమస్యలు అంటే నిరుద్యోగం పెరిగిపోతుంది దొంగతనాలు ఎక్కువైపోతాయి అశాంతి నేరాలు పెరుగు పెరగవచ్చు మరియు రియల్ ఎస్టేట్ వృధా పరిశ్రమలకు కేటాయించిన రహదారులు విద్యుత్ నీటి సరఫరా వనరులు వృధా అవుతాయి ప్రభుత్వం ఆదాయ నష్టం జరుగుతుంది పరిశ్రమల మూతతో పన్నుల ఆదాయాలు తగ్గిపోతాయి